నేను ఇప్పుడు నీ ఓలాలో ఉబర్లో ప్రయాణిస్తున్నాను కాబట్టి నేను నీ నీకు రేటింగ్ అడుగుతున్నాను ఏమి రేటింగు ఏది అన్నట్లయితే ఇప్పుడు ట్యాక్సీ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది ఎవరైనా మా ట్యాక్సీని చూసుకోవచ్చ దానికి ఒక ఓలాకి ఉబర్ని ట్యాక్సీ నాలా సర్వీసు ఉండాలి నడపాలి మనం కూడా వెళ్లాలి అన్నట్లయితే దానికి ఏమేమి ఉంటే సరిపోతుంది ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందా లేదా వేరే వేరే ఏదైనా ప్రూఫ్స్ ఉండాలా అలాగనే ట్యాక్సీ సర్వీసు ఎలా ఉంటుంది మరియు రేటింగ్స్ అందరూ ఒకేలాగా ఇస్తారా లేదు వేరువేరుగా ఉంటుందా మనం ఒక ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఎక్కువ రేటింగ్ అనేది ఉండాలి అంటే ముఖ్యంగా ఏం చేయాల్సి వస్తుంది అలాగే ట్యాక్సీ సర్వీస్ అనేది ఎలా ఉంటుంది అదే నేను కనుక్కోవాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా అన్నట్లయితే మనం చూస్తున్నాము ఏమి అన్నట్లయితే మనకు తెలుస్తుంది రేటింగ్ ఎలా ఇస్తారు అని